ఇంటికి అతిథులు వస్తే వాళ్ళు ఆనందపడేలాగా వాళ్ళు సంతోషంగా ఉండేలాగా మర్యాదలు చేస్తాము వాళ్ళకి చాలా వాళ్ళకి ఇష్టమైన వంటపదార్ధాలు చేసి పెడతాను వాళ్ళు వచ్చిన సమయాన్ని బట్టి వంట చేస్తాను ఒకవేళ వాళ్ళు పొద్దుగాల వచ్చారు అనుకో రోజూలాగా ఉప్మాలు కాకుండా పూరీలలాగా దోశలలాగా చేస్తాము ఒకవేళ దోశ చేసినాను అనుకో దానికి ఉల్లిపాయ దోశ చేస్తాను ఎందుకంటే అది కొంచెం వెరైటీగా ఉంటుంది ఇంకా పూరీ చేసినా కానీ దాంట్లోకి పప్పు కాకుండా ఏదైనా కొత్తగా వేరే కర్రీ చేస్తాను చికెన్ మాంసాహారం అయితే తప్పకుండా తెప్పిస్తాము ఎందుకంటే అతిథులు అంటే మనం మర్యాద చేయాలి ఇంకా రాత్రి ఒకవేళ వాళ్ళు పొద్దుగాల వచ్చారు అనుకో పొద్దుగాల రాగానే టీ పెట్టిస్తాను దాని తర్వాత కొన్ని మ బిస్కెట్లు ఇచ్చి టీలలో అద్దుకోమంటాను ఇంకా నేను వంట దగ్గరకి వెళ్ళి ఏదో ఒకటి కొత్తగా వాళ్ళకి నచ్చేలా టిఫిన్ చేస్తాను ఇంకా ఒకవేళ వాళ్ళు మధ్యాహ్నం సమయాన వచ్చినారు అనుకో అప్పుడు వాళ్ళకి చికెన్ అండ్ మటన్ ఏదో ఒకటి మాంసాహారం తెప్పిస్తాను ఒకవేళ వాళ్ళకి చేపలు ఇష్టమైనా రొయ్యలు ఇష్టమైనా వాళ్ళకి ఏది కావాలంటే అది తెప్పిస్తాను ఒకవేళ వాళ్ళు సాయంత్రం పూట వచ్చినారు అనుకో లైట్గా ఏమన్నా ఆ సమయానికి తినేలా పకోడిలాగా చేస్తాను ఒకవేళ వాళ్ళు సాయంత్రం కంటే లేట్గా వచ్చి నైట్లో వచ్చినారు అనుకో చపాతీలు చేసి వాళ్ళు ఒకవేళ పురుషులు అనుకో వాళ్ళకి మాం మద్యపానం కూడా స్వీకరిస్తాము ఒకవేళ వాళ్ళు మధ్యాహ్నం పూట వచ్చినారు అనుకో అప్పుడు నేను ఎక్కువగా చేయాలి అనుకునేది ఐతే బిర్యానీ అంటే బిర్యానీ అంటే ఎట్ల అయినా కానీ అందరికి ఇష్టం ఎంతో రుచికరమైనదిగా కూడా ఉంటుంది కాబట్టి నేను బిర్యానీ చేయాలి అని అనుకుంటాను బిర్యానీ కూడా మామూలుగా కాకుండా పెద్దగిన్నెలో చేసి ముక్కలు అన్నీ వ వచ్చిన వారికి పెడతాను ఇంకా బిర్యానీలో వేసేటప్పుడు రోజుల కాకుండా ఎప్పటిలా కాకుండా కొత్తగా పెరుగు ఎక్కువ వేస్తాను అప్పుడు వాళ్ళకి రుచికరంగా అనిపిస్తుంది మసాలాలు కారాలు వాళ్ళకి వాళ్ళకి నచ్చినంత నేను వేస్తాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి అతిథులు అంటు వస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చేలాగా చేస్తాను ఒకవేళ వాళ్ళు కారం తిన్న వాళ్ళు అనుకో బాగా మాసాలాలు వేసి బాగా చేస్తాను ఒకవేళ వాళ్ళు చప్పగా తినే వాళ్ళు అనుకో అలా లేకుండా వాళ్ళకి నచ్చేలాగా చేస్తాను ఇంకా మసాలాలు అనేవి మంచివి నూరి వేస్తాను అప్పటికప్పుడు అల్లంవెల్లుల్లి పచ్చడి అనేది కూడా అప్పటికప్పుడు నూరి వేస్తే చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది అప్పుడు వాళ్ళకి నచ్చుతుంది ఇంక దాని తర్వాత కొత్తిమీర పుదీనా అనేది ఎక్కువ వేసాం అనుకో వాళ్ళకి చాలా తినాలి అనిపించేలాగా ఉంటుంది భోజనం చేసినాక కిళ్ళీ పెడతాను కిళ్ళీ తిన్నాకా సోంపు ఇంకా అలాంటివి ఏమన్నా తినే పదార్ధాలు ఉంటే కొన్ని పెడతాను ఎందుకంటే అవి తింటే బాగా అరుగుతుంది కాబట్టి దాని తర్వాత కూల్ డ్రింక్స్ తెప్పించి పోస్తాను లేదా ఎండనతన్మయ కాబట్టి మజ్జిగైనా చేసి పోస్తాను అది వాళ్ళు ఏదంటే అది ఇస్తాను ఒకవేళ తిన్నాకా కాసేపు అరగలేదు అనుకో అప్పుడు ఇంక ఏమన్నా ఐస్ క్రీమ్ కానీ పెడతాను ఒకవేళ వచ్చింది చిన్నపిల్లలు అనుకో చిన్నపిల్లలకి కేకులు చాక్లెట్లు స్వీట్లు ఇష్టం కాబట్టి వాళ్ళకి అవి చేసి పెడతాను ఒకవేళ ముసలివాళ్ళు అనుకో వృద్ధులు అనుకో వాళ్ళకి నచ్చేలా ఇంక ఏమైనా రొట్టెలు అరిగేలా చేస్తాను ఎందుకంటే వాళ్ళ జీర్ణశక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా అన్నింటికంటే రుచికరమైన అప్పట్లో పాతకాలంలో అందరికి నచ్చే రాగి సంకటి అది మా మా ఇంట్లో నేను బాగా చేస్తాను దాని కోసం మా ఇంట్లో అందరు ఎదురు చూస్తు ఉంటారు నేను ఎప్పుడు చేస్తానా అని అది చేసి పెడతాను ఎందుకంటే అది తింటే వచ్చిన అతిథులు అందరు ఎంబటే సంతోషపడతారు అంత బాగా చేస్తాను ఇంకా అన్నీ మధ్యాహ్నం వంటతో పాటు పెరుగుచారు ఇంకా రసం కూడా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎంత అన్నం తిన్నా కానీ కొంచెం రసం తింటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది ఎందుకంటే అసలు మనము అతిథులకి మర్యాద తక్కువ చేయద్దు వాళ్ళు అడిగిన మాంసాహారం వాళ్ళు అడిగిన అన్నీ తీసుకొస్తాము ఇంకా రొయ్యలు చేసి పెడతాను రొయ్యలు అనేవి బయట అందరు ఎక్కువ తినరు కొన్ని చోట్లలో ఎక్కువ దొరుకుతుంది కానీ అందరికి చేయడం రాదు కాబట్టి రొయ్య తీసు రొయ్యలు తీసుకు వచ్చి పెడతాను అదే వాళ్ళు మాంసాహారాన్ని తినని వాళ్ళు అనుకో వాళ్ళకి ఇష్టమైన పన్నీర్ కూర మీల్ మేకర్ కూర ఇలాంటివి చేస్తాను ఎందుకంటే ఇవి చాలా కొత్తగా ఉంటాయి ఇంక అసల అంద అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పడాలు అప్పడాలు లేనిది ముద్ద దిగదు మనకి కాబట్టి అప్పడాలు చాలా చేసి పెడతాను ఇంకా పులిహోర చేస్తాను ఎందుకంటే పులిహోర కూడా అందరికి చాలా ఇష్టంగా ఉంటుంది ఇంకా మనం చేసే చిన్న చిన్న వంటలలో కూడా వాళ్ళకి ప్రేమ చూపిస్తాము అంటే కష్టంతో కాకుండా మనస్ఫూర్తిగా వంట చేస్తే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది అయినా వాళ్ళు రాగానే మనము ఇన్నిరోజులు చేసిన అప్పలు ఇంకేమన్నా మనం తీసుకు వచ్చినవి ఏమన్నా స్నాక్స్లాగా ఉంటే అవి పెడతాము ఎందుకంటే వాళ్ళు ఎండన పడి ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి మనం అవి ఇస్తే వాళ్ళు కొంచెం కడుపు ఖాళీగా లేకుండా ఉంటుంది తగ్గి సమయం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది మంచిగా తింటు మనతో ఆడుకుంటు ఉంటారు ఇంకా కొన్ని బిస్కెట్లు ఇక పిల్లలు వచ్చారు అనుకో వాళ్ళు రాగానే ఏడవకుండా మనం కొన్ని బిస్కెట్లు నేను చేసిన బిస్కెట్లు అవి ఇవి పెడతాను ఒకవేళ వాళ్ళకి స్వీట్లు నచ్చకపోతే దానికి ఏమన్నా హాట్ చేసిపెడతాను ఇంకా అన్నింటికంటే మజ్జిగ చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే ఎండనపడి వస్తే వాళ్ళు చాలా ఆయాసంతో ఉంటారు అలిసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి చ మజ్జిగలో నిమ్మకాయ పిండి ఇస్తాను అప్పుడు వాళ్ళు చాలా తృప్తిగా ఉంటారు ఇంకా అన్నింటికంటే ఐస్క్రీమ్లు స్వీట్లు అనేవి చాలా ముఖ్యం ఎన్ని తిన్నాకానీ అవి తింటే లాస్ట్కి సంతృప్తి మనస్ఫూర్తిగా ఉంటుంది ఇంకా పెద్ద అదే ఒకవేళ పురుషులు అనుకో అది రాత్రిపూట ఉంటే మాత్రం వాళ్ళకి మర్యాద తప్పదు కాబట్టి మద్యం మాత్రం కొంచెం ఇస్తాము ఎందుకంటే అది తప్పుకాదు పురుషులకి ఇష్టం కాబట్టి ఒకవేళ అదే ఆడవాళ్ళు అనుకో వాళ్ళకి థమ్స్అప్పో కల్లు తెచ్చిపోస్తాము మజాలో ఇలాంటివి తాగుతారు కాబట్టి వాళ్ళ మర్యాదలు వాళ్ళకి చేయాలి మనము ఇంక వాళ్ళు ఉన్నంతసేపు తిండితో చంపేయాలి అంటే వాళ్ళు ఎప్పుడు ఖాళీగా లేకుండా ఎప్పుడు తిండియే పెడుతు ఉండాలి అంటే వాళ్ళకి అలా వండి పెడుతు ఉంటే వాళ్ళకి చాలా మనస్ఫూర్తిగా ఉంటుంది ఇంకా వాళ్ళు వచ్చి ఉన్న వాళ్ళు టీవీ చూస్తూ ఉంటుంటే నేను పాప్కార్న్ తీసుకొచ్చి ఇస్తాను ఇంకా వాళ్ళకి నచ్చేలా నేను వాళ్ళకి నచ్చే రుచిగా చేస్తాను ఉప్పుగా తీయగా అలా ఇంక వాళ్ళకి టీ అంటే టీ కాఫీ అంటే కాఫీ ఏటంటే అది చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏది తినాలన అపిస్తుందో మనకి తెలీదు కాబట్టి ఇంకో ముఖ్యం ఇంకో విషయం ఏంటంటే కల్లు ఆడవాళ్ళకి తెలంగాణ ఆడవాళ్ళకి ఎక్కువ చాలామందికి కల్లు అంటే ఇష్టం కాబట్టి కల్లు కూడా తెప్పిచ్చి పెడతాను అవి చాలా బాగుంటాయి ఇంక నేను చేయాలనుకున్న వంట ముఖ్యంగా ఏంటంటే చికెన్ కర్రీ బిర్యానీలోకి చికె మటన్ బిర్యానీలోకి చెకెన్ కర్రీ అయినా చాలా బాగుంటుంది ఇంకా ఫిష్ వేపుడు కూడా బాగుంటుంది అందుకే పిల్ల ఒకవేళ ఆ ఫిష్ వేపుడుని బాగా చేసి అల్లం వెల్లుల్లి వేసి దంచితే చాలా బాగా అవుతుంది అప్పుడు ఫిష్ వేపుడు వాళ్ళకి చాలా బాగా తినాలని అపిస్తుంది కాబట్టి ఫిష్ వేపుడు చేసి పెట్టాలని నా ముఖ్యమైన కోరిక